మన కాకినాడలో చాలా ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి బస్సులు కానీ టాక్సీలు కానీ ట్రైన్లు కానీ ఆటోలు కానీ రిక్షాలు కానీ చాలా అంటే చాలా అందుబాటులో ఉన్నాయి సామాన్య ప్రజలు వీటిల్లో చాలా సంతోషంగా ప్రయాణిస్తున్నారు ఎందుకంటే ప్రతిదీ మనకి తగ్గ రేటులలోనే అందుబాటులోనే దొరుకుతున్నాయి ప్రతి ఒక్కరు తక్కువ డబ్బులే తీసుకుంటారు ఎక్కడ ప్రయాణం ఎక్కడ ప్రయా ఇక్కడ నుంచి ఎక్కడికి ప్రయాణించినా కూడా బస్సు ఎక్కితే ఇక్కడ నుంచి సామర్లకోటకి పది రూపాయలు టిక్కెట్ చాలా అంటే చాలా తక్కువలోనే మనకి బస్సులో రేట్లు తగ్గి ఉన్నాయి దానివల్ల సామాన్య ప్రజలు ఏ బాధ లేకుండా అన్నీ వాటల్లోను ప్రయాణిస్తున్నారు అందుకని చెప్పి చాలా అంటే చాలా అందుబాటులో ఉన్నాయి సౌకర్యంగానే ఉన్నాయి ఎందుకంటే బస్సులో వెళ్ళినప్పుడు చాలా సౌకర్యంగా కూర్చోగలుతున్నాము కూడా ట్రైన్లో వెళ్ళినప్పుడు కూడా మనకి చాలా తక్కువ రేటుకి ట్రైన్ టికెట్ ఉంటుంది అందుకనే తక్కువ రేట్ వల్ల మనం చాలా బాగా ప్రయాణించగలం ప్రయాణిస్తున్నాము సామాన్య ప్రజలు ఇంత తక్కువ రేటు ఉండటం వల్ల ఏ బాధ లేకుండా ప్రయాణిస్తున్నారు